హలో వస్తున్న సార్ నమస్తే అండి ఈ షాపింగ్ మాల్లో ఉన్నాము ఇక్కడ మీకు ఏం ఏం ఐటమ్స్లో మాకు ఆఫర్స్ ఉన్నయో కొంచెం చెప్తే సోప్స్కా ఆయిల్స్కా మరి ఏ ఐటమ్స్కి మాకు ఉన్నయో గిఫ్ట్లు అయ్యి ఆఫర్స్ చెప్తే దాని బట్టి మేము తీసుకోవటానికి కొంచెం ఇంటరెస్ట్ చూపిస్తాము స్టేషనరీ అన్నీ ఉంటాయి కదా

కిరాణా ఐటమ్స్ అండి అంటే మినపగుళ్ళు అంటే కందిపప్పు దాల్ అవి అట్లా

ఆయిల్సు రైసు రైస్ అండి అన్ని రకాలు ఉంటయిగా అండి ఇక్కడ బీపీటీలు సెవెంటీ ఫోర్లు నైంటీ టూలు స్టేషనరీ కూడా ఉంటాయా అండి అన్నీ వాటి మీద రేట్లే

సరే అండి కొంచెం సేపు అయిన తర్వాత వస్తాము అన్ని రకాల అందుబాటులో ఉన్నాయి కదండి ఈ అన్నీ ఫ్రెష్ ఐటమ్సే కదండీ ఫ్రూట్స్ అండి ఇవన్నీ ఫ్రెషేనా

ఓకే ఓకేనండి థ్యాంక్స్ అండి పెట్టేస్తున్నాను అండి